ఏ కంపెనీలో కావాలండి సైజ్ ఎంత అండి ఏమన్నాఒక నిమిషం చూస్తాను కలర్ ఏమి కలర్ కావాలండి అందులో ఇంకా ఒక నిమిషం ఆగండి అన్న ఒక నిమిషం

ఒక నిమిషం పింకు పింకు లేదండి యాష్ కలర్ ఉంది యాష్ కలర్ ఉంది కానీ దాని సైజు ఎంతనో చూడాలి దాని సైజ్ సెవెన్ లేదా సిక్స్ ఉంది ఎయిట్ ఉంది నైన్ ఉంది సరే అండి యాష్ కలర్ ఎంతలో కావాలండి మీకు త్రీ నుం త్రీ హండ్రెడ్ నుండి వెళ్లి ఫోర్ హండ్రెడ్ వరకు ఉందండి వికేసి త్రీ హండ్రెడ్ అండి డిస్కౌంట్ అంటే ఒక ఏమి మాకు పడదు అండి ఆ రేటు పడదు ఎంత ఎంత ఎంత కావాలి మీకు ఎంత ఇస్తారు మీరు టూ హండ్రెడ్ కంటే రాదండి టూ హండ్రెడ్కి రాదు కానీ టూ ఎయిటీ అండి లేదు లేదు మాకు వచ్చేది అందులో ఒక ఇరవై రూపాయలు లాభం ఉంటుంది అంతే అండి రాదు టూ ఫిఫ్టీ అండి లేదు లేదు టూ టూ ఎయిటీ ఇవ్వండి ఇక లాస్ట్ సరే అండి ఓకే ఫోన్ పే కొడతారా క్యాష్ క్యాషా సరే ఓకే